నేను రెండువేల పంతొమ్మిదిలో ఢిల్లీలో రాజభవన్కి దగ్గర స్టాంప్లది నాణేలది యాల ప్రదేశంలో మూడు వందల రూపాయలు టికెట్ కట్టి మరి పాల్గొన్నాను నా దగ్గర ఉన్నటువంటి స్టాంపుల కలెక్షన్ నా మరియు నాణేల కలెక్షన్ కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది కాకపోతే నా దగ్గర ఎక్కువగా లేకుండేవి సో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడం జరిగినది కొంతమంది నాణేలు ఉన్న స్టాంపులు అమ్ముతా అన్నారు అప్పుడు రేట్ తక్కువ ఉండడం వల్ల నా దగ్గర లేనటువంటి నాణేలు కానీ స్టాంప్లను కానీ నా స్థోమతను బట్టి కొన్ని కొనుక్కోవడం జరిగింది ఆ ప్రదర్శనలో పాల్గొన్నందుకు నాకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికెట్స్ వల్ల నా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్కి ఎంతో హెల్ప్ అవుతుంది ఆ ప్రదర్శన అన్నది మూడు రోజులు జరిగింది ఆ ప్రదర్శనలో మన భారత దేశపు ప్రెసిడెంట్ అయిన అయినటువంటి రాంనాథ్ ముఖర్జీ గారితో సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది అది చాలా చాలా గర్వకారణంగా భావిస్తున్నాను